మా ప్రాంతంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రంగం అనేటువంటిది మెరుగ్గానే ఉంది అనేసి చెప్పుకోవచ్చు మనం ఫ్యాషన్ డిజైనింగ్ ఇంకా అడ్వటైజన్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ అనేటువంటిది ఎక్కువగానే అంటే అభివృద్ధి చెందుతూ ఉంది అనమాట అభివృద్ధి చెందుతూ ఉంది అక్కడక్కడ ఉన్నాయి కానీ బ్యూటీ బ్యూటీషియన్స్ బ్యూటీస్ చేసే పార్లర్స్ అటువంటివి ఉన్నాయి కానీ ఇంకా అభివృద్ధి చెందాలి అవి ఇంకా అభివృద్ధి చెందలేదు చెందాలి చెందుతూ ఉన్నాయి ఇంకా చెందుతూ ఉన్నాయి కాబట్టి మా ప్రాంతంలో అవి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అనేటువంటివి అని చెప్పుకోవచ్చు